హలో విగ్నేశ్వర ట్రావెల్ ఏజెన్సీసా అండీ అదే అండీ మేము నైన్టీన్త్ నవంబరు వెళదాం అనుకుంటున్నాం ఇక్కడే మాది గుంటూరు అండీ మంగళగిరిలో పానకాల స్వామి దేవాలయానికి మా ఫ్రెండ్స్ నేను వెళదాం అనుకుంటున్నాం అక్కడ అదే అండీ ఆరోజు మీకు అవైలబుల్గా ఉంటాయా ఉండవా సర్వీసెస్ అనేసి అడుగుతామని కాల్ చేస్తానండి ఉంటాయండీ అయితే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా అంటే నా ఫోర్ మెంబర్స్ అయితే వస్తున్నామండీ మాకు చిన్న కార్ అయితే సరిపోతుంది ట్యాక్సీ అవైలబుల్గా ఉంటుందా అండీ ఓకే అండీ ఎంత ఇచ్చుకుంటారు అండీ మనిషికి ఒక వెయ్యి రూపాయలు అండీ కొంచెం ఎక్కువగా అవుతున్నట్టుగా ఉందండీ కొంచెం నాకు అక్కడికి ఆటోలు ఏమైనా అవైలబుల్గా ఉంటాయండీ ఉంటాయండీ ఆటో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అండీ ఎంత అవుతుంది అండీ ఓకే అండీ మనకి అయితే ట్యాక్సీఏ బెటర్ అంటారండీ ఓకే అండీ అయితే మీరు డ్రైవర్ని పంపించండి కొంచెం నాకు ఆ రోజు కల్లా ట్యాక్సీ అయితే బుక్ చేయండీ మేము ఎందుకంటే అక్కడ అన్ని చూసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంకా పార్కులేవో ఉన్నాయంటండి అక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఎలా కాదనుకున్న ఒక రోజంతా మాతో ఉండేలాగైతే చూడాలండీ వెయిటింగ్ ఛార్జ్ కానీ అక్కడికి వెళ్ళే టైంకి కానీ మీకేమైనా ఛార్జెస్ చేసి పడితే అన్నీ ఇచ్చేస్తామండీ కానీ మీరు నాకు కొంచెం డిస్కౌంట్ ఇస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నానండీ ఓకే అండీ కానీ ఇంకోటి ఏంటంటేనండి నాకు కొంచెం అవైలబుల్గా ఆటోలు కూడా ఉన్నాయేమో ఒక్కసారి చూసి చెప్పండి ఓకే అండీ నాకు ఆ రోజు కల్లా మీరు నాకు బుక్ చేసి ఇవ్వండి థ్యాంక్ యూ అండీ